ప్రస్తుతం మనం పాడి పరిశ్రమ కోసం చూద్దాం

పాడి అనంగానే అది ఒక ఆదాయ వనరు ఎందుకంటే మనిషి పాలు అమ్ముకొని బ్రతకటం ద్వారా వాటి ద్వారా డబ్బులు రావడం అలా ఒక జీవనం సాగిస్తున్నారు ఎందుకంటే ఉపాధి కల్పన గ్రామాల్లో అసలు ఉద్యోగాలు ఉండవు ఎందుకంటే అంత డెవలప్మెంట్ లేదు ఉన్న దాంట్లోనే ఏది ఏదోటి చేసుకోవడం ప్రధానంగా రైతు లేదా పాడి పరిశ్రమ ఈ రెండిటికి మన ఊర్లలో ఈ రెంట్కి విలువ ఉంది ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ తీ ఊర్లో తీసుకొచ్చి పెట్టలేము పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఉన్నాయి పెద్ద పెద్ద ఊళ్లల్లోనే ఉంటాయి మన పల్లెటూరు వాతావరణం అయితే ఖచ్చితంగా వ్యవసాయం లేదా పాడి పరిశ్రమం మీదే బతుకుతున్నాం ఇప్పుడు మన ప్రభుత్వం మన పాడి పరిశ్రమ మ మీద చాలా ఆసక్తిగా ఉంది ఎందుకంటే పాడి పరిశ్రమలోనా ఒక జీవన విధానానికి బాట లాగా ఉంటుంది అందులో ప్రధానమంత్రి

ఒగ్రాలోనూ అలాగే నా భారత్ నా నుంచి కూడా దాదాపు కోటి రూపాయల లోన్ వస్తుంది అందులో మన పల్లెటూరు నుంచి అయితే దాదాపు ముప్పై పర్సెంట్దా బ సబ్సిడీ ఉంది అలాగే మనం చూస్తే పాల ఉత్పత్తి స్థాయి

చెంతగలిగి ఆ ఇంకా మనం గేదలలో పాలు ఉత్పత్తి పెంచేటువంటి ఏంది గోజాతి ఆవులు అలాగే జెర్సీ ఆవు అలాగే గిల్ జాతి ఆవులు వీటన్నిటినీ ప్రభుత్వం మనకే సబ్సిడీ లోన్లు ద్వారా ఇస్తుంది ఒకప్పుడు పొద్దున సాయంత్రం కలిపి ఐదు లీటర్లు నాలుగు లీటర్లు ఇచ్చేటువంటి బర్రెలు ఉన్నాయి కానీ ఈరోజున మనం చూస్తే ఈ ముర్రాజాతి గేదెలు ఇరవై లీటర్ల నుండి పదహారు లీటర్ వరకి ఇస్తున్నాయి అంటే పాల దిగుమతి ఎక్కువ అయింది ఎలాగా రైతులను గవ గవర్నమెంట్ ఆదుకోవటం ద్వారా అలాగే ఈ పశువల్లో కూడా డైరీ పాల సామర్థ్యం పెంచడం ద్వారా చాలా వరకు రైతుకి మేలు జరుగుతుంది ఇప్పుడు కొన్ని స్కీమ్ చూద్దాము నేషనల్ డైరీ డెవలప్మెంట్ ద్వారా డబ్బులే పట్టం అలాగే పాడి పన పాడి పన్నుకార సంఘాలు అలాగే నేషనల్ డైరీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా తొంభై పర్సెంట్ వరకు సబ్సిడీ ద జరుగుతుంది అలాగే మినీ గోకులం పథకం ద్వారా ష షెడ్లు నిర్మించడం ఆ ఆరు ఫసల్ దాకా మ తొంభై పర్సెంటు సబ్సిడీ ఇవ్వడం ఇలా ఎన్నో కార్యక్రమాలు గవర్నమెంట్ మనకి అందిస్తుంది అందుచాత రైటుకి చాలా వరకు సహాయంగా ఉంటుంది నాణ్యమైన పశువుల నుండి పోవటం సరైన దానా ఇవ్వడం ఎలా చేసుకుంటే పాల దిగుబడి మంచిగా వస్తుంది